మా ప్రాంతానికి దగ్గిరిలో ఉన్న పేరున్న కాలేజీలు సిద్ధార్థ కాలేజీ కేకేసి కాలేజీ వేద వ్యాస కాలేజు చైతన్య కాలేజీ ఎస్ఆర్ఎస్ డిగ్రీ కాలేజీ కృష్ణం మల్లి డిగ్రీ కాలేజీ శ్రీ విద్యా డిగ్రీ కాలేజీ మోహన డిగ్రీ కాలేజీ జ్ఞాన జ్యోతి డిగ్రీ కాలేజీ డిగ్రీ కాలేజీ వెంకట పెరుమాల్ డిగ్రీ కాలేజీ మరియు పిజి కాలేజీ డిగ్రీ కాలేజు నారాయణ డిగ్రీ కాలేజు ద నారాయణ డిగ్రీ కాలేజీ కృష్ణశక్తి డిగ్రీ కాలేజు మల్లికా డిగ్రీ కాలేజు వేద వ్యాస డిగ్రీ కాలేజు ఇంకా ఉన్నాయి నా కుటుంబంలో మా తమ్ముడు నేను చదివాను నేను సిద్దార్థ కాలేజీలో ఎంబీఏ చదివాను అక్కడ్నే నేను పబ్లిక్ పరీక్షలు రాశాము మా తమ్ముడు బిటెక్ త్రిబుల్ ఈ చదువుతున్నాడు త్రిబుల్ ఈ అండి అర్థశాస్త్రం ఈ అంటే ఇంజనీరింగ్ ఈ అంటే మరొక ఈ అంటే కామర్సు కామర్స్ అంటే బ్యాంక్లో ఉన్న లాభనష్టాల ఖాతాని రాసి చివరగా రెండు పక్కల సరిసమానంగా జవాబు రాయాలి ఇంకొక తమ్ముడు ఈసీఈ కోర్స్ చదువుతున్నాడు ఈసీఈ అంటే అర్థశాస్త్రం సి అంటే పౌరశాస్త్రం ఈ అంటే ఇంజినీరింగు మా ప్రాంతం దగ్గిర్లో పేరు ఉన్న కాలేజీలు చెప్పాము ఎవరెవరు చదువుతున్నారు ఏం చదువుతున్నారు అని కూడా జవాబు చెప్పాము మా చెల్లి కూడా సిద్ధార్థ కాలేజీలో చదివింది బీటెక్కు అందులో ఈ త్రీబుల్ ఈ చదివింది అక్కడ పరీక్ష రాసేటప్పుడు చుట్టూ ఉన్న ప్రదేశాలలో చాలా స్టిట్గా పరీక్షలు రాయిపిస్తారు అందువల్లనే నెంబర్ వన్గా కాలేజీ ముందుకు వచ్చింది మా ప్రాంతం దగ్గర్లో ఉన్న కాలేజీలు పేర్లు ఇంకా ఎక్కువ పేర్లు ఉంటున్నాయి కానీ చాలా దూర బారంలో ఉంటున్నాయి చాలా కిలోమీటర్ దూరంలో ఉంటున్నాయి కాబట్టి చెప్పలేకపోతున్నాము మా కాలేజీలో మా సిద్ధార్థ కాలేజీలో చాలా స్టిట్టుగా ఎగ్జామ్లు రాయిపిచ్చేది వాళ్ళు కర కరెక్షన్ చేసేది కానీ చాలా స్టిట్టుగా వాళ్ళు చేసి దాని తగిన మార్కులు ఇచ్చేది అందువల్ల అక్కడే చదువుతున్నారు ఆ సిద్ధార్థ కాలేజీలోనే చదువుకుంటున్నారు ఈ సిద్దార్థ కాలేజీలో చాలా స్టిట్టుగా ఉండేది ఈ త్రిబుల్ ఈ చదువుకునేవాళ్ళు ఎంబీఏ చదువుకున్న వాళ్ళు అంతగానే స్టిట్టుగా ఉండేది అక్కడ ఉండే కొలీగ్స్లు గానీ ఇంకా ఫ్యాకల్టీస్ గానీ చాలా స్టిట్టుగా చెప్పేది అందువల్లే ఆ కాలేజీలోనే చదువుకుంటున్నారు త్రిబుల్ ఈ గా చదువుకుంటున్నారు కొంతమంది బీఫామ్స్గా అంటే సైన్స్ గ్రూప్గా చదువుకుంటున్నారు